ప్రస్తుతం నేను చదువుకునే కళాశాలలో ఒక లైబ్రరీ ఉంది అక్కడే నేను కొన్ని పుస్తకాలు తీసుకుని వాటిలో చదువుకుంటాను కానీ నా ఇంట్లో ఎలాంటి వ్యక్తిగత లైబ్రరీ లేదు కానీ ముందు రోజులలో ఒక ఒక్క కల లైబ్రరీని ఏర్పరుచుకోవాలనేది నా కల నా ఇంటిలో అన్ని రకమైన పుస్తకాలు నవలలు మరియు ఇతర ఇతర పుస్తకాలు ఉండాలనేది నా కోరిక కొన్ని మంచి మంచి పుస్తకాలను భద్రపరచుకొని రాబోయే తరాలకు వాటి విలువలను మరియు ఆ రచయితల గొప్పతనాలను రాబోయే తరాలకు చెప్పాలి అనేది నా ముఖ్య ఉద్దేశం